నేను నా మనసు ప్రశాంతత కోసం మనశ్శాంతిగా ఉండేటువంటి కొన్ని పాటలను పెట్టుకొని వాటితో ఎంజాయ్ చేస్తూ ఉంటాను అదేవిధంగా చిన్నపిల్లల దగ్గరకి వెళ్ళి వాళ్లతో ఆడుకోవడం కానీ వాళ్లతో కొన్ని జోకులు వేయడం కానీ వాళ్లతో ఆడుకోవడం వల్ల నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా పెద్దవాళ్ళతో కూర్చొని ఏమైనా కథలు చెప్పించుకోవడం కానీ అలాంటి పనులు చేస్తూ ఉంటాను ఇంకా శారీరక మనశాంతి కోసం కొన్ని వ్యాయామాలు కానీ యోగా కానీ ముఖ్యంగా మెడిటేషన్ చేస్తూ ఉంటాను ప్రశాంతత కోసం అదేవిధంగా సరైన సమయానికి భోం చేేయడం కానీ అదేవిధంగా బాగా కొంతసేపు నిద్రపోవడం కానీ ఇలాంటి పనులు నేను చేస్తూ ఉంటాను